ఆర్టిస్ట్ ఆర్టిస్ట్కి ముందుగా ఉండవలసినవి ఫోకస్ ఇంకొకటి డైవర్షన్ ఉండకూడదు ముందు చూపు అన్నది ఉన్నదా ఉండాలి అతనికి ముందు చూపు ఉండడం అంటే మనం ఏం వెయ్యాలనుకుంటున్నాము ఏం వేస్తే మనం బాగా వేస్తాము అంటే మనల్ని ఏది వేస్తే మెచ్చుకుంటారు ఏది వేస్తే మెచ్చుకోరు అన్నవి మనం ముందే ఊహించుకోగలగాలి అలాంటి ముందు చూపు ఉండాలి మనం ఆర్టిస్ట్ ముందు ఆర్టిస్ట్కి కావలసినవి ఏవేవి పెన్సిల్ ఎరేజర్ షాప్నర్ అన్నిటికన్నా ముందు కావాల్సింది పేపర్ అది లేకుంటే నువ్వు ఎక్కడ గీస్తావు పేపర్ ఉండాలి ఇవన్నీ కాకుండా మనకి రంగులు అవి వేసినంత మాత్రాన కాదు దానికి కలర్స్ వేస్తేనే కదా మనం అదొకటి అసలది ఏంటి అనేది కనుక్కోగలుగుతాం దానికంటూ ఒక కలర్ఫుల్గా ఒకటొస్తుంది అలా అన్నీ ఉన్నప్పుడు అన్నీ ఉంటేనే కదా మనం ఆకా అవి వేసేదాన్ని బట్టి ఆర్టిస్ట్ అని అంటాము వాటిలో ఏది ఒక్కటీ లేకపోయినా మనం వేసిందంతా వేస్ట్ అలా ఒకా ఆర్టిస్ట్ ఒక డ్రాయింగ్ అంతా వేసి లాస్ట్లో ఏదో ఒకటి మిస్ అయిపోయారు తను అతను సరి సరి చేసుకోవాలనుకుంటున్నాడు ఆ టైంలో ఆ టైంలో పెన్సిలో అనుకో పెన్సిల్ అక్కడ లేకపోతే తన ఎలా సరి చేసుకోగలుగుతాడు వేరే పెన్ లేకపోతే ఏదైనా కలర్తో అక్కడ అప్లై చేసి దాన్ని కరెక్ట్గా దిద్దేస్తే అది ఆ ప్లేస్లో వేరేలా కనిపించేస్తుంది మనం దాన్ని మిస్ అయిపోయామే అనే దానిలా కాకుండా ఒక చిత్రం లాగా అయిపోతుంది అప్పుడు మనం దాన్ని సరిచేసుకోగలిగాం అనేది ఒకటి కూడా ఉండాలి పోయే పోగొట్టుకునిందే కాకుండా దాన్ని మనం సరిచేసుకునేది కూడా తెలియాలి అలాంటి వాళ్ళే ఈ ఆర్టిస్ట్లు